కాంట్రాక్ట్ లేబర్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారం లేబర్ లైసెన్స్ పునరుద్ధరణ గౌరవనీయులైన సార్ నమస్కారం పై విషయం యొక్క సూచనతో మేము ఇరవై ఆరు నవంబర్ రెండువేల ఇరవై ఐదు వరకు ఒక సంవత్సరం పాటు లైసెన్స్ని పునరుద్ధరించాలనుకుంటున్నామని మీకు తెలియజేయాలనుకుంటున్నాము దయచేసి ఇరవై ఆరు నవంబర్ రెండువేల ఇరవై మూడున జారీ చేసిన బేరింగ్ నెంబర్ సున్నా ఐదు రెండు ఒకటిని కనుగొనండి అలాగే చలాన్ నెంబర్ ఎఫ్టి ఐదు రెండు ఒకటి ఏడును రుసుము దయచేసి ఫారం ఏడును కనుగొనండి అలాగే లైసెన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చూడండి ధన్యవాదాలు